నా పేరు బి వంశీ మా ఊళ్ళో ఫేమస్ అయినా ప్రదేశాల గురించి మీకు చెప్పబోతున్నాను మా ఊరు వజీరాబాద్ మా ఊళ్ళో ఉన్న ఫేమస్ ఫస్ట్ గుడి శివాలయం అగస్వేశ్వర స్వామి దేవాలయం కాడికి వస్తారు అక్కడ ఫేమస్ పర్సన్స్ అక్కడ గుడీస్ టూరిస్ట్ వాళ్ళు కూడా వస్తారు అసలు మ్యాటర్ ఏంటంటే అక్కడ వరిజ రాజులు అనేసి రాజులు బ్రతికారు మా ఊళ్ళో వరిజ రాజులు అనే రాజులు బ్రతికారు కాబట్టి మా ఊరి పేరు వజీరాబాద్ అని వచ్చింది వజీరాబాద్ అని వచ్చింది వరిజ రాజులు బ్రతికారు కాబట్టి మేము ఆ గుళ్ళో పోయేది కారణం ఏమిటంటే ఇక్కడ మీనాక్షి అగస్వేశ్వర స్వామి శివాలయం అది గుడి లింగం ఉంటుంది లింగంలో ఒక చిన్న హోల్ ఉంటుంది మనం మనం ఏంటంటే అది అచ్చులు పెట్టి గో అదే గోర్ల అచ్చులు వేళ్ళ అచ్చులు తోటి ఇట్లా మెదడు అనేసి పీకినట్టు అలా ఉంటుంది అది మనకి ప్రత్యక్షంగా స్వయంగా చూపిస్తారు అందులోకి ఆ హోల్లో నుంచి టూ హోల్స్ ఉంటాయి రెండు చేతులతో ఇట్లా మెదడు లాగినట్టు దాంట్లో నుంచి నీరు పొంగుతా ఉంటాయి

అక్కడ చరిత్ర ఏంటంటే మా రాజుల కాలంలో మా రాజులు కాలంలో వచ్చిన ఏమిటి అది అని అంటే చిన్న ఎవడో గొల్లవారు గొల్లవారు పోయి ఆడ గొర్రెలు కాసుకుని ఉండేవాళ్ళు అయితే ఉండినోళ్ళు వాళ్ళు ఏమైతే జరిగి అంటే గొర్రెలు కాసుకొనే టైంకి ఒక రాక్షసుడు ఒక పెద్ద రాక్షసుడు కటిక కారణమైన రాక్షసుడు వాడు సారీ ఆ రాజు ఏమిటిది అని అంటే ఏమిటి అని అంటే ఫుల్ తనకి ఆహారం విందు చేయడానికి ఆకలిగా ఉంది అయితే తినడానికి ఏమీ లేదు అయితే ఆ గుడి విగ్రహం ఉన్న కాడ పెద్ద పుట్ట ఉండేది అయితే తను వేటాడుకుంటూ వేటాడుకుంటా వస్తున్నాడు అంటే జస్ట్ ఆడ ఏదైనా దొరికితే వేటాడదాము అని చూసుకుంటా వస్తున్నాడు కానీ చూసుకొని వచ్చేటయానికి వెనకాల దాని అదే గూడు గూడు కాదు అది పుట్ట వెనకాల అది పెద్ద పుట్ట ఉందన్నాను కదా ఆ పుట్ట వెనకాల ఆ పక్షి అనేది దాక్కొని దాచుకుంది ఎందుకంటే అది ముందే చూసాడట అది చూసి బాణం వేసే లోపల అది ఎగిరిపోయి దా దాక్కుంది దాని వెనకాల దాని వెనకాల దాక్కొని ఉండగానే అసలు వీళ్ళందరూ వచ్చేది అలాంటి స్టోరీ వినటానికి కాబట్టి మీకు ఈ స్టోరీ చెప్తున్నాను దాక్కుంది అది దాక్కున్న వెంటనే ఆ రాక్షసుడు వచ్చాడు ఆ పక్షి కోరుకుంది అయ్యా దీంట్లో ఉన్న పాముకైనా తినేసి నన్ను మాత్రం రక్షించు అయ్యా పాము దేవుడా అని తిని అది అక్కడ కోరింది అందులో పాము ఎటువంటి పాము అంటే శివుడి మెడలో ఉంటుంది కదా ఆ పాము ఆడ నిద్ర కాసేది టైంకి నన్ను చంపుతున్నాడు ఇక్కడ ఒక మృగం నాకు అలా కోరుకుంటుందీ దాని కోరుకుంటుంది అది ఏమిటో రా అయ్యా అని ఆ మెడలో ఉన్న పాము తనకు చెప్పగానే శివుడు వచ్చాడు దేవుడు వచ్చి అంటే అక్కడ అక్కడ వచ్చేసాడు వచ్చిన టైంకి ఏమైంది అంటే వచ్చిన టైంకి ఏమైంది అంటే మనకి ఆడ వచ్చేలోపల దే అక్కడ అక్కడ మనకి ఉన్న దేవుడు రాక్షసుడు దిగి అక్కడ నిలుచొని చూస్తూ ఉన్నాడు చూస్తున్న టైంకి ఆ రాక్షసుడు వెనకాల అక్కడ నిలుచొని ఉంటే రాక్షసుడు అక్కడ నిలుచొని ఉన్నాడు టైంకి శివుడు వచ్చేసాడు శివుడు వచ్చేసి ఏమైంది అయ్యా అని పక్షికి ఆ పాముకిఅనగానే పాము ఇక్కడ ఒక ఇక్కడ ఉన్న నే ఆ పక్షికి అడిగాడు ఏమైంది అని పక్షికి అడగంగానే పక్షి అన్నది ఏమిటిది అని అంటే నాకు రక్షించయ్యా అంటే రక్షించాడు ఏమిటిది రక్షించం కారణం నీకు కావాల్సింది విందు ఆహారం కదా నా నా బాడీలో ఎక్కడి నుండైనా ఎక్కడదైనా ప్రదేశంలో నువ్వు తీసుకుంటాను అంటే తీసుకో అని ప్రత్యక్షమైతే అయిన టైంకి నీ మెదడు కావాలి నాకు అని అన్నాడు మెదడు అయితే సరే తీసుకో అని చెప్పేసాడు శివుడు అన్న టైంకి తను రాక్షసుడిని చంపే ఆ రెండు చేతులతోటి ఇలా తి తలలో చేయి పెట్టి ఇలా గుంతలాగా ఇట్లా లాగాడు లాగగానే అది ప్రత్యక్షమైంది అక్కడ హోల్ ఆ గుంతలో నుంచి నీళ్ళు ఇంకడం అంటారు ఆ ప్రదేశం అది ఒక అది ఒకటి తను ఇప్పటికీ అలాగే ఉంది అది ఇప్పటికీ కూడా అలాగే ఉంది అందుకే మాకు రు మా ఊళ్ళో వచ్చేసి ఉంటాడు అక్కడ దానికే టూ టూరిస్ట్ వాళ్ళు అందరూ వచ్చి దర్శనం చేసుకొని పోతారు ఇంకొకటి ఇది కొంచెం ముందర వస్తే నరసింహస్వామి అనేసి ఒక గుడి ఉంటుంది అక్కడ నిజంగానే దేవుడు ఉన్నాడు అని ఒక నమ్మకం ఆ నమ్మకం ఏమిటిది అని అంటే రెండు అక్కడ అంటే దీపాలు ఉంటాయి రెండు దీపాలు పైన ఒకటి క్రింద ఒకటి దే దేవుడు కుర్చొని ఉంటాడు కదా కూర్చున్న ఎదురు ముఖం ఎదురుగా ఒక దీపం క్రింద ఒక దీపం అయితే మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు శ్వాస అనేది గాలి వస్తుంది కదా ఆక్సిజన్ తీసుకొని కార్బన్డయాక్సైడ్ని ఇస్తాము కదా మనం అది కార్బన్ డయాక్సైడ్ ఎయిర్ అనేసి ఆ గాలి బయటకు వస్తున్న టైంకి అక్కడ దీపం కదులుతూ ఉంటుంది నిజంగానే కిందేమో స్ట్రైట్గానే ఉంటుంది అది టెస్టింగ్ చేయదు మనకి వీడు ఉన్నాడు అనేసి టెస్టింగ్ చేస్తారు అది అది ఒక మహిమ ఈ స్టోరీ చెప్పడానికి ఏమిటిది కారణం అని అంటే ఈ ఇంకా ఈ రెండు గుళ్ళు ఇక్కడే రావడానికి ఏమిటిది కారణం అని అనుకుంటే మనం రాజులు బ్రతికిన కాలంలో ఎవడో ఒక రాజు కుండలు తీసుకొని వెళ్ళాడట కుండలు తీసుకొని పోతా ఉంటే భుజం నొస్తుందని క్రింద పెట్టగానే అక్కడ కొమ్మ ఈ శివుడి దగ్గర ఒక చెంబు అక్కడ పడింది ఇక్కడ ఒక చెంబు ఇక్కడ ఒకటి అక్కడే దేవుళ్ళు నిలిచారని ఒక నమ్మకం ఇంకొకటి ఇక్కడ త్రివేణి సంగమం అనేసి రివర్ ఉంది మూసీ నది మన కాశీలో మూసీ నది ఎట్లా కలుస్తుందో జస్ట్ అలాగే ఇక్కడ కూడా మా ఊళ్ళో కలిసింది పెద్ద పెద్ద టూరిస్ట్ నుంచి వస్తారు అమెరికా నుంచి కూడా వస్తారు మా ఊళ్ళోకి అసలు ఏమిటి అక్కడ ఏంటిదంటే మూసీ వచ్చేసి తుంగభద్ర తుంగభద్ర ఆల్రెడీ అక్కడి నుంచి కలిసి వస్తుంది సేమ్ అక్కడ నుంచి కలిసి తుంగభద్ర అండ్ మూసీ కలిసి వస్తది ఇక్కడ రాగానే నాగార్జునసాగర్ అని ఇది కూడా కలుస్తుంది ఈ రెండు కలవగానే ఇక్కడ త్రివేణి సంగమం అనేసి ఎవడైనా ఎవరైనా చనిపోయినప్పుడు గిట్లా ఇక్కడ వచ్చి అస్తికలు కలిపి పోతారు అస్తికలు కలిపిన తరువాత ఇక్కడ చాలా పుణ్యం మనం కాశీ పోలేం కాబట్టి పోలేని వాళ్ళు ఇక్కడికి వస్తారు పోయేవాళ్ళు కాశీకి పోతారు ఇక్కడ మా ఊళ్ళో ఉన్న టూరిస్ట్ అని ఏదైనా ఈ ఇది ఊరిన్చినా ఊరించడానికి ఏమిటిది నాకు కారణం అంటే మా ఊళ్ళో ఉన్న రెండు ప్రదేశాలు చెప్పబడింది ఇంకా మీకు ధన్యవాదాలు చెప్పడానికి వింటున్నందుకు సభకు నమస్కారం పెద్ద పెద్ద టూరిస్ట్లు వస్తారు చూడటానికి బాగుంటుంది ఇక్కడ కుదిరితే మీరు కూడా రావచ్చు ఓకే వింటున్నందుకు ధన్యవాదాలు బాయ్